మరణించి లేచినాడు కనుక ఆ రోజు బర్త్డే సెలబ్రేషన్స్ లాగా ఆయనని గుర్తు చేసుకుని ఆయన స్తుతించి ఆరాధించి రోజుగా ఆయన్ని జరుపుకుంటారు ఇంకా దసరా ఈ క్రిస్మస్ పండుగ అనేది డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఉంటుంది అండ్ ఇంకా దసరా దసరా పండుగ అనేది దసరా పండుగకి ఎలా జరుపుకుంటారు అంటే ఉదయాన్నేలేచి పూలకు వెళ్ళి వాటిని తీసుకొని వచ్చి ఇంకా ఒక టెన్ పైన చాలా రకాల పూలను పూలు తీసుకువచ్చి వాటిని బతుకమ్మలాగా పేర్చి అండ్ ఇంకా డే అంతా బతుకమ్మ పేర్చి ఏదైన్నా స్పెషల్గా వండుకొని తిని ఇంకా ఈవినింగ్ అవ్వగానే అంటే మంచిగా రెడీ అయి

ఇంకా బోనాలు పండుగ బోనాలు పండగ అనేది ఇది మన మొత్తం స్టేట్లో జరుపుకుంటారు ఇది ఈ ఫెస్ట్ వచ్చి చాలా హ్యాపీగా ఉంటారు బోనాలు పోసి ముస్తాబు అయి కాళ్ళకు పసుపు డబ్బులతో మేకలతో అలా దేవుడి దగ్గరకి వెళ్ళి పూజ పూజ చేసి తిరిగి వచ్చి అప్పాలు గారెలు వాళ్ళు చేసుకుంటారు ఇంకా ఇది మన పండుగ స్పె